విద్యార్థులు పొందే స్కాలర్షిప్లు ఏవైనా ఉన్నాయా విద్యార్థులను కోసం ఏమైనా పథకాలు ఉన్నాయా విద్యార్థులు పదో తరగతి నుంచి బీటెక్ పీజీ అయిపోయేవరకు చాలా స్కాలర్షిప్లు ఉన్నాయి తెలంగాణలో మరియు ఏపీలో ప్రభుత్వాలు చాలా స్కాలర్షిప్ను అమలు పరిచాయి అందులో పదవ తరగతి అయిపోయిన విద్యార్థులకు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఇంటర్ అయిపోయిన విద్యార్థులకు ప్రతీ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఐదు వేలు సెకండ్ ఇయర్ ఐదు వేలు ప్రభుత్వం కేటాయిస్తున్నది అలాగే గవర్నమెంట్ ఉచిత ఆహార పథకాలు మరియు ఉచిత భోజన పథకాలు ఉచిత పుస్తక పథకాలు లాంటివి ఎన్నో పథకాలు అమలు చేశాయి తెలంగాణలో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్స్ అన్ అని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు ఏపీలో అమ్మ ఒడి అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ప్రతీ ఒక పిల్లవానికి సంవత్సరానికి పది నుంచి పదిహేను వేల వరకు ప్రభుత్వ సహాయం చేస్తున్నారు చదువుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వం చాలా కష్టపడుతున్నది అలాగే ఇంకా పథకాలు అంటే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పథకాలు అని చెప్పుకోవచ్చు పన్నెండు అయిపోయిన తరువాత విద్యార్థులకు బీటెక్ చేసుకోడానికి అవకాశం ఉన్నది యాభై వేల నుంచి అరవై వేల ఫీజ్ ఉండడంతో కేవలం పద్దెనిమిది పదిహేను వేలు కట్టి మిగత నలభై వేలు గవర్నమెంట్ ఉచిత సహాయం చేస్తున్నది ఇలా చాలా ప్రతీ పథకాలు బీటెక్ డిగ్రీ ఎం ఫార్మసీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పీజీ ఇలాంటి చాలా పథకాలు ఉన్నాయి ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక విద్యార్థి తమ గ్రామీణ ప్రాంతంలో తమ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలలో లేదా తమ ఊరిలో ఉన్న పాఠశాలలో ఉచితంగా పదవ తరగతి వరకు చదువుకోవచ్చు ఆ తరువాత పదిహేను తర్వాత గవర్నమెంట్ కళాశాలలు లేదా ఉచిత గురుకుల పాఠశాలలు ఎన్నో ఉన్నాయి వాటి కోసం దరఖాస్తులు చేసుకుని తగిన ఎగ్జాము రాసి అందులో మార్క్స్ సాధించిన వారికి ఉచిత సీట్లు లభిస్తున్నాయి కేవలం అడ్మిషన్ ఫీజు వందో రెండు వందలో కట్టేసి పదకొండు పన్నెండు తరగతులు వాళ్ళు అందులో చదువుకోవచ్చు గవర్నమెంట్ కాలేజ్లో చదివిన తర్వాత ఎంసెట్లో సీటు వచ్చిన విద్యార్థికి ఫీజ్ రియంబర్స్మెంట్ ఫుల్ పర్సెంట్ అలాగే ఏ కాలేజీలో అయిన ఒక్క రూపాయి లేకుండా చదువుకోవడానికే అవకాశం ఇస్తున్నారు పథకాలు ఇలా పేదవారికి ఎంతో చాలా ఉపయోగపడుతాయి అలాగే విద్యార్థుల కోసం చేస్తున్న పోరాటాలు లేక ఒకప్పుడు విద్యార్థులు ప్రభుత్వాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు ఇప్పటికీ చేయాలి అంటే వాళ్ళే ముఖ్యం కేయూ అండ్ ఓయ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ కోసం ఎంతో పోరాడు సో వారి కోసం ఎంత చేసినా తక్కువే అనుకోవచ్చు ఎన్నో పథకాలు మరియు నాది ఆధునిక సాంకేతికను వాడుకుంటూ వాళ్ళకు అన్ని విద్యా రంగాల్లో అన్ని శాఖల్లో తమకు నచ్చిన పథకాలను పెట్టాలని ప్రభుత్వాలను విద్యార్థులు కోరుకుంటారు స్కాలర్షిప్ విషయం అంటే విద్యార్థులకు చదివే విద్యార్థులకు ఎంతో ఉత్సాహంగా మరియు ఇంకా చదవాలని ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇలా ప్రతీ ఒక్కటి విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది స్కాలర్షిప్ విద్యార్థి మాది రామానుజన్ స్కాలర్షిప్ అంబేద్కర్ స్కాలర్షిప్ మహాత్మాగాంధీ స్కాలర్షిప్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు ఇంకా చాలా ఉపయోగపడుతుంది నేను పన్నెండో తరగతి చదువుతున్నప్పుడు పదకొండు పన్నెండు తరగతి చదువుతున్నప్పుడు పదకొండో తరగతి ముగిసాక ఐదు వేలు స్కాలర్షిప్ వచ్చింది అలాగే పన్నెండులో కూడా ఐదు వేలు వచ్చింది ఇక బీటెక్కి వెళ్ళినప్పుడు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకున్నాము అదే కాకుండా బీటెక్ గురించి సపరేట్ ఫీజ్ స్కాలర్షిప్ అనేది వచ్చింది ఇలా ప్రతీ ఒక్క స్కాలర్షిప్ తను చదువుకున్నంతసేపు వరకు కేజీ టూ పీజీ అండ్ డాక్టరేట్ వరకు ప్రభుత్వం ఏదో ఒక స్కాలర్షిప్ని అందిస్తూ ఉంది వాటిని సక్రమంగా మనం ఉపయోగించుకోవాలి అంతే దీనితో ఎన్నో లాభాలు ఉన్నాయి ఇంకా పథకాల గురించి అంటే అమ్మ ఒడి పథకం మరియు కళ్యాణ లక్ష్మి ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఇది కూడా విద్యార్థులకు అనుసరిస్తుంది కొన్ని కొన్ని పథకాలు కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి ఎంతో ఉపయోగపడుతాయి ఇవన్నీ పథకాలు మన గవర్నమెంట్ సాధించాయి కాబట్టి మనలో విద్యార్థులు ఈ రోజుల్లో ఇంత మంచిగా బాగా భవిష్యత్తుకు భావితరాలకు బాటలు వేసే విధంగా ఉన్నారు ఇంకా మరెన్నో పథకాలు తీసుకురావాలని ప్రభుత్వాలను మనం కోరుకుందాం పోరాడుదాం మన హక్కుల కోసం మనం పోరాడి మన పథకాల కోసం మనం పోరాటం పక్క రాష్ట్రాలలో లేదా పక్క జిల్లాల్లో పక్క మండలాల్లో ఉన్న పథకాలను మనం మన జిల్లాలో మన గ్రామంలో మన మండలంలో తీసుకు రావాలని మన నాయకులతో విద్యార్థులు పోరాడాలి అప్పుడే వారికి అన్ని రకములుగా పథకాలు అయినా లేదా స్కాలర్షిప్లైనా అందుతాయి అని నా నమ్మకం ఇలా ప్రతీ ఒక్కరు తమ హక్కుల కోసం పోరాడి స్కాలర్షిప్ మరియు పథకాలు సాధించుకోవాలి ఇలాంటి మంచి ఎన్నెన్నో అవకాశాలను ప్రభుత్వాల నుంచి ప్రజలు విద్యార్థులు ఉపయోగించుకోవాలి అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది అని కోరుకుంటున్నాను